హలో ప్రోమో కోడ్ నుంచి ప్రోమో కోడ్ నుంచా అండి మాట్లాడేది మాకు మేము ఒక టూ త్రీ డేస్లో టూర్ వెళ్దాం అని అనుకుంటున్నాం అండి అయితే విజయవాడ నుంచి తిరుపతి వెళ్దాం అని అనుకుంటున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము అందులో మా మేము అందరం ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం అండి అయితే ఒకరికి ఎంత తీసుకుంటారు మనీ అనేది చెప్పండి మాకు టూ థౌసండ్ తీసుకుంటారా ఒకరికి అవునా ఏమి తగ్గించరా అండి మేము ఫైవ్ మెంబెర్స్ వస్తాం ఫైవ్ మెంబెర్స్ అంటే ఒక ఎయిట్ థౌసండ్ తీసుకుంటారా అండి కొంచెం డిస్కౌంట్ చేస్తే బాగుంటుంది కదా మేము రెగ్యులర్గా మేము మీ ట్రావెల్స్ వాటికి ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేస్తాం కదా ఒకరికి ఆఫర్ చేయండి కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మాట్లాడండి కొంచెం తక్కువ చేస్తే మేము అందరం మేము వస్తాము కదా అండి ఒక ఫైవ్ డేస్ అందరం టూర్ వెళ్దాం అని అనుకుంటున్నాం విజయవాడ నుంచి తిరుపతికి సరే అండి ఒక టూ థౌసండ్ డిస్కౌంట్ వేయండి ఫైవ్ మెంబర్స్ వస్తాం అండి అందరం మీ ఏజెన్సీ వాళ్ళకు చెప్పండి ఎవరైన తీసుకు వెళ్ళే వాళ్ళకి సరే అండి మేము ఇల్ టూ డేస్ తర్వాత మేము మళ్ళీ కాల్ చేస్తాం బుక్ చేసుకోండి నేమ్స్ అందరివి చెప్తాము సరే అండి